మీరు ఏదైనా వంటల పోటీల్లో గానీ టీవీ షోలో గానీ పాల్గొన్నారా యూట్యూబ్ల్లో ఏదైనా వీడియోలు పెట్టారా ఆ అనుభవాలను మాతో పంచుకుంటారా నాకు తెలిసి నేనైతే వెజిటేబుల్ సలాడ్ అనేది ఒక పోటీ ఒక పోటీకి నేను చేయడం జరిగింది ఆ పోటీలో నేను వెజిటేబుల్స్ బీన్స్ క్యారెట్ బీట్రూట్ కీరా క్యాలీఫ్లవర్ బీన్స్ ఆనియన్ టమాటో ఇంకా పెప్పర్ పౌడర్ లెమన్ లెమన్ జ్యూస్ ఇంకా సాల్ట్ యూస్ చేసి యూస్ చేసి నేను వెజిటేబుల్స్ సలాడ్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా నేను ఈ నేను చేసినటువంటి ఈ వెజిటేబుల్ సలాడ్ని నేను ఆన్లైన్ అంటే ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడం మాత్రం జరిగింది మరి ఏ ఇతర యూట్యూబ్ యూట్యూబ్లో గానీ ఇంకా వేరే ఏ సోషల్ మీడియాలో గానీ నేను పోస్ట్ చేయడం జరగలేదు ఓన్లీ ఇంస్టాగ్రామ్లో మాత్రమే పోస్ట్ చే పోస్ట్ చేశాను